గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇది ఈవెంట్ కొన్ని ఈవెంట్స్ చెప్తారా సార్ మీరు ఈవెంట్ కండక్టర్గా సార్ సార్ మ్యారేజ్ ఈవెంట్ చూసిన కావాలా సార్ మా బర్త్డే అంటే ఎస్ సార్ ఓకే సార్ అంటే అంటే అట్ అట్ల కాదు సార్ అంటే ఇప్పుడు ఈవెంట్ అంటే ఇప్పుడు మేము డెకరేషన్స్ ఫంక్షన్స్ అలా ఆ టైప్గా ఆ ఈవెంట్స్ అంటే ఫ్రెష్ ఫెస్టివల్స్కి చేస్తారు కదా సార్ అలాంటివి అలాంటివి సార్ అంటే నార్మల్ మీడియం స్టేజ్ సార్ సార్ ఓకే సార్ ఇది మన మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఎక్కడ తీసుకొస్తారు సార్ అంటే ఫ్లవర్స్ కానీ కొన్ని అంటే మీ దగ్గర అవైలబుల్ ఉందా సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వ్యాల్యబుల్ ఇన్ఫర్మేషన్ సార్